నమస్కారం సార్ చెప్పండి సార్ ఏం కావాలి మీకు

గ్రూప్ టు బుక్లు కావాలండి

ఉన్నాయండి

ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నాయండి ఆర్కె ఆర్కె స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి లేకపోతే ఏంటది వాశిష్ట త్రీ సిక్స్టీ ఉన్నాయండి బుక్స్ మంచి ఉన్నాయండి మా దగ్గర మీకేది కావాలంటే అది తీసుకుందరు మీకు బాగా ఏదైతే మీకు దానికి సంబంధించినవన్నీ కవర్ అవుతాయి అనుకుంటారో అవి తీసుకుందరు మా దగ్గరయితే ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఇది ఆర్కె ఆర్కె స్టడీ మెటీరియల్ ఇది మీకు మీరు గ్రూప్ టు గ్రూప్ టు అన్నారు కాబట్టి మీకన్నీ దీంట్లో కవర్ అవుతాయి మరీ నాకు తెలిసినమటికి అంటే చాలా మంది మీలా చదువుకునే వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళారండి

ఎడిషన్ త్రీ అంటారా మీకు న్యూ ఎడిషన్ కావాలండీ అంటే ప్రస్తుతానికైతే అండి మా దగ్గర స్టాక్ ఉన్నాయి గానీ చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి అంటే చాలా తక్కువ ఉన్నాయి మీరు ఒకవేళ రేపు పొద్దున వస్తే గనుక అంటే ఇప్పుడైతే లేవు షాప్లో గోడౌన్లో ఉన్నాయి తేవాలి అవి మనిషి లేడు మేము రేపు ఒకవేళ రేపు పొద్దున్న వచ్చి ఉంటే గనుక తప్పకుండా తీసి పెడతాను

అంటే అంటే వీటిలితో పాటు ఇంకా ఏం తీసుకోరా అండి అంటే ఉంటాయి కదా రఫ్ నోట్స్ రాసుకోవటానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవటానికి రేపే తీసుకుంటారా సరే అండి సరే అండి మిరూ రేట్ల మీద అలా ఏం అనుకోకండి మీరు అడిగిన బుక్కు మీ మంచి మంచి రేటుకే అంటే మేము మేము స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ తీసేసుకొని ఇలా ఉండదండి అందరి దగ్గర సమానంగా రేట్లు తీసుకుంటాం మంచి మంచి రేట్లకే ఇస్తాం అండి ఎవరూ ఇబ్బంది పడకుండా కస్టమర్ మళ్ళీ మా దగ్గర వచ్చేలా చేసుకుంటాం మేం రేపు వచ్చినప్పుడు ఒకసారి కొంచం చూడండి మీకు ఏది కావాలంటే అదే తీసుకుందురు గానీ

మా దగ్గిరా ఇదిగో సాఫ్ట్వేర్కెళ్ళే వాళ్ళు కూడా కోడింగ్ బుక్లు కొంటారండి అంటే సి లాంగ్వేజ్ నేర్చుకుంటాం అని పైతాన్ అని ఇలాంటి బుక్లు కూడా ఉంటాయండి మా దగ్గర వాళ్ళు సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు ఆ ఆ బుక్లు కూడా ఉన్నాయి కమ్యూనికేషన్ త్రీ మొత్తం అంతా ఉండేవి కూడా ఉన్నాయి మా దగ్గిర సరే నండి సరే అమ్మాయి పదింటికి కల్లా షాప్ తీసేసి ఉంటాం పదింటికి తీసేస్తాం సరేనండి

అవి అయితే ఉన్నాయి లేండి రెడీగా

ఉన్నాయండి ఒక సారి మీరు ఇప్పుడు కొంచం సరే మీరు ఒకసారి రేపు పొద్దున వస్తే గనక నేను అన్ని తీసి చూపిస్తా నండి సరేనండి రేపు సరేనండి

ఉన్నాయండి మీకు రేపు ఒకసారి వస్తే గనుక మీరు ఇప్పుడు కొంచం రష్గా ఉంది అంటే ఇప్పుడు ఇద్దాం అనుకోని తీద్దును కానీ కొంచం పని ఉందండి మీరు ఒకసారి రేపు పొద్దున వస్తే గనుక మొత్తం మీరు అడిగిన మెటీరియల్ అన్నీ తీసి ఉంచుతాను సరేనండి